నా పేరు నివాజ సార్ నాకు నిన్న రాత్రి నిద్ర పట్టలేదు సార్ ఘోరంగా కడుపు నొప్పి వచ్చింది అది ఏమైందో నాకే అర్థం కావట్లేదు లాస్ట్ నైట్ నేను చికెన్ తిన్నాను సార్ అదే సార్ అసలు నాకు నిద్ర పట్టలేదు కడుపు నొప్పి ఘోరంగా ఇట్లా వస్తుంది నా ఏజ్ ఇరవై ఒకటి సార్ అంటే నేను మా ఇంట్లోనే చేసేరు సార్ చికెన్ కాకపోతే కొద్దిగా ఎక్కువ తినేసరికి నాకు తిప్పి కొట్టేసినట్టైంది కడుపులో తిప్పి కొట్టినట్టైంది సార్ ఏమైనా మాత్రలియ్యగలరాా మీరు ఆ అవును సార్ ఓకే సార్ ఓకే సార్ మరి ఏం చెయ్యను సార్ నిద్ర పట్టట్లేదు నీళ్ళు ఎక్కువ తాగితే సరిపోతుందా సార్ ఓకే సార్ మీరు నాకు పంపించండి నేను తీసుకుంటాను ఒకవేళ తగ్గకపోతే తిన్న తర్వాత వేసుకోవాలా సార్ ఈ మాత్ర తినకముందా నమస్తే సార్